చెప్పండి అవునండి చెప్పండి సర్వీస్ కొంచెం డిలే అవుతుంది మ్యాడమ్ ఇంకా ఇక్కడ వర్క్స్ ఉన్నాయి రేపు ఈవినింగ్కి వస్తామండి ఓకే అండి మీ గ్యారెంటీ కార్డు వాట్సాప్ పెట్టేయండి మేము రేపు ఈవినింగ్ కల్లా వస్తాం లేదు మేం రేపు ఈవినింగ్కి వస్తాం ఓకే అండి